హలో సార్ మాది మా యొక్క వెడ్డింగ్ యానివర్సరీ రేపు జరుపు ఉంది కావున దానిని గ్రాండ్గా జరుపుకోవడానికి మీ రెస్టారెంట్కు రావాలనుకుటున్నాం సార్ మీ రెస్టారెంట్ రెస్టారెంట్ యొక్క టైమింగ్సు అంటే ఏ టైంలో ఓపెన్ అయితుంది ఏ టైం వరకు ఉంటుంది అనేది మాకు టైమింగ్ కావాలి సార్ అలాగే మీ రెస్టారెంటు ఏ సమరెం ఏ సమయంలో అయితే టేబుల్సు ఉంటాయని మేము ఫ్యామిలీ మొత్తం రావాలి అనుకుటున్నాం సార్ అలాగే వాక్కింగు లేకపోతే ఎలా ఉంది అది కూడా చెప్పండి రెస్టారెంట్ ప్రొవజర్ టైం కూడా మాకు తెలిస్తే బాగుంటుంది అదేవిధంగా రెస్టారెంట్కి మా కుటుంబ సభ్యులు అందరం ఒక పదిమంది వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు ఒక్క ప్రత్యేకమైన గది కూడా కేటాయిస్తే బాగుంటుంది మీరు మాకు పూర్తి వివరాలు ఇచ్చినట్టైతే మేము రేపు జరుకప్ జరుపుకోబోయే మా యొక్క వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించినటువంటి ఫుడ్డు కూడా మీకు ఆర్డర్ చేయడం జరుగుతుంది చెప్పండి సార్